భారతీయ రవాణా వ్యవస్థ మునుపుకంటే ఇప్పుడు చాలా మెరుగైంది ముందు పెద్ద పెద్ద సిటీలకి మాత్రమే బస్ సౌకర్యం ఉండేది కానీ ఇప్పుడు మారుమూల ప్రాంతాలకి కూడా బస్ సౌకర్యం ఉంది ముందు రోడ్లు కూడా సరిగా ఉండేవి కాదు ప్రయాణికులకి చాలా ఇబ్బందిగా ఉండేది కానీ ఇప్పుడు రోడ్లు చాలా మెరుగైనాయి ప్రయాణికులకు కూడా చాలా సౌకర్యంగా ఉంది ఆర్డినరీ బస్సులలో వెళ్తే మనం అనుకున్న స్టాప్ దగ్గర ఆప్ ఆపుతారు కానీ ఎక్స్ప్రెస్లలో చూసుకుంటే ఓన్లీ బస్స్టాప్లు ఉన్న దగ్గరనే ఆపుతారు